ఆన్లైన్లో టీవీ కొనుగోలు చేసిన తర్వాత షిప్పింగ్ విధానాన్ని ట్రాకింగ్ ఐడితో ట్రాక్ చేయడానికి మీరు ఈ సాధారణ దశలను అనుసరించవచ్చు మీ ఆర్డర్ వివరాలను తనిఖీ చేయండి మీరు టీవీ కొనుగోలు చేసినప్పుడు మీకు ఆర్డర్ నిర్ధారణ ఈమెయిల్ లేదా ఎస్ ఏం ఎస్ వచ్చి ఉంటుంది ఈ సమాచారంలో మీ ఆర్డర్ నంబర్ మరియు ట్రాకింగ్ ఐడి కొన్నిసార్లు ఏ డబ్ల్యూ బి నంబర్ లేదా కన్సైన్మెంట్ నెంబర్ అని కూడా పిలుస్తారు పిలుస్తూ ఉంటాయి షిప్పింగ్ సంస్థ యొక్క వెబ్సైట్ను సందర్శించండి మీ టీవీని ఏ కొరియర్ సంస్థ ద్వారా పంపుతున్నారో తెలుసుకోవడానికి మీ ఆర్డర్ వివరాలను చూడండి ఇలా ఆన్లైన్ రిటైలర్ వారి షిప్పింగ్ భాగస్వామి పేరును అందిస్తారు ఒకవేళ తెలియకపోతే ట్రాకింగ్ ఐడిని గూగుల్లో శోధించడం ద్వారా సంబంధిత కొరియర్ సంస్థను గుర్తించవచ్చు ట్రాకింగ్ పేజీకి వెళ్ళండి కొరియర్ సంస్థ వెబ్సైట్లో ట్రాకింగ్ ట్రాక్ యువర్ ఆర్డర్ లేదా అలాంటిదే పేరుతో ఒక విభాగం ఉంటుంది ఈ పేజీకి వెళ్ళండి ట్రాకింగ్ ఐడిని నమోదు చేయండి అక్కడ ఇవ్వబడిన ఖాళీలో మీ ట్రాకింగ్ ఐడీని సరిగ్గా నమోదు చేయండి ట్రాక్ చేయి లేదా సమర్పించుపై క్లిక్ చేయండి ట్రాకింగ్ ఐడీని నమోదు చేసిన తరువాత ట్రాక్ సెర్చ్ లేదా సమర్పించు వంటి బటన్పై క్లిక్ చేయండి షిప్పింగ్ స్థితిని చూడండి కొరియర్ సంస్థ మీ పార్సల్ యొక్క ప్రస్తుత స్థితిని మరియు అది ఎక్కడ ఉందో చూపుతుంది డెలివరీ తేదీ మరియు ఇతర సంబంధిత వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్నిసార్లు ట్రాకింగ్ సమాచారం కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు ముఖ్యంగా ఆర్డర్ చేసిన వెంటనే కాబట్టి వెంటనే ఫలితాలు రాకపోతే కొంచెం వేచి చూడండి ట్రాకింగ్ ఐడి తప్పుగా నమోదు చేస్తే సరైన సమాచారం రాకపోవచ్చు కాబట్టి ఐడీని జాగ్రత్తగా నమోదు చేయండి మీరు కొనుగోలు చేసిన ఆన్లైన్ స్టోర్ కూడా వెబ్సైట్లో లేదా యాప్లో ఆర్డర్ ట్రాకింగ్ సౌకర్యాన్ని అందించవచ్చు ఒకసారి అక్కడ కూడా ప్రయత్నించండి షిప్పింగ్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కొనుగోలు చేసిన వెబ్సైట్ యొక్క కస్టమర్ సపోర్ట్ను లేదా సంబంధిత కొరియర్ సంస్థను సంప్రదించవచ్చు ఈ విధంగా మీరు మీ ఆన్లైన్ టీవీ కొనుగోలు యొక్క షిప్పింగ్ విధానాన్ని ట్రాకింగ్ ఐడితో సులభంగా ట్రాక్ చేయవచ్చు